నేను హెడ్సెట్ ఆర్డర్ చేసిన ఆర్డర్ చేస్తే ఇ వాళ్ళు రెండు రోజులకు వస్తుందన్నారు వచ్చిర్రు ఇచ్చిర్రు ఇక ఐదు వందలది వేయి రూపాయలకు మంచిగా వస్తుందని తక్కువ రేటుకు అని ఆర్డర్ చేసిన అచ్చిర్రు ఇచ్చిర్రు పైసలు అడిగిర్రు వేయి రూపాయలు ఇచ్చిన తెచ్చినాక పోయిండు ఆయన ఇచ్చి పోయిండు ఇవన్నీ తీసుకునే ముందు ఆలోచించిన కదా నాలుగైదు సార్లు తక్కువ రేట్కు వస్తుంది మంచిగా వచ్చిందని ఇక తీసుకున్న అయిపోయింది తీసుకున్నాక ఇచ్చిండు ఇచ్చి పోయిండు నేను నా ఫోన్కి పెట్టుకొని చూద్దాం మరి ఎట్లా పనిచేస్తు ఉంది అది పనిచేస్తాదా లేదా తక్కువ రేటుది ఎక్కువ పైసల్ది ఐదు వేలాది వెయ్యి రూపాయలకు ఇచ్చిండు పనిచేస్తుందా లేదా అని నాలుగైదు సార్లు ఆలోచించినా కానీ ఒకేవేళ తీసుకుంటే మంచిగా పనిచేస్తుందని అన్నాక ఇంకా సరే అని నేను కూడా తీసుకున్న తీసుకున్న ఫోన్కి పెట్టి చూసిన చూస్తే మరల వాయిస్ మాటలు చక్కగా వినిపించలేవు బడ్ చక్కగా వినిపించలేదు మాటలు చక్కగా వినిపించకుంటే పాటలు మాటలు చక్కగా వినిపించట్లే పాటలన్నా మంచిగా వస్తాయి అని పాటలు చూసిన పాటలు చక్కగా వినిపించలేదు అది కరాబ్ అయిన దాని లెక్క వచ్చింది ఇక మరల నాకు ఇచ్చి పోయిన ఆయనకి ఫోన్ చేసి ఇది మంచి వినిపిస్తలేదు నాకు వద్దు నా వెయ్యి రూపాయలు నాకు ఇయ్యి అని అంటే అమ్మా గట్ల తీసుకోరు మీరు వద్దు అనుకుంటే ఫస్ట్ అది తెరవకముందే ముందే వద్దు అని చెప్పాలి కానీ మీరు తీసుకొని తెరిసి ఇచ్చే పనిచేస్తుందా లేదా చూసుకున్నాక అట్లా తీసుకోరు నువ్వు ఏదన్నా ఫస్ట్ చెప్పాలి కానీ అని అన్నారు సరే పోనీ ఇక్కడ ఏమన్నా పని పనిచేస్తలే కదా పనిచేస్తలేదు కదా అని వేరే కాడ చూపింస్తాం అని తీసుకపోతే అమ్మా ఇది కొత్తది కాదు పాతది ఇచ్చిన్రు మీకు అని చెప్పిర్రు ఇక నాకు నచ్చలేదు దాన్ని వెయ్యి రూపాయలు పెట్టినా వట్టిగా వెయ్యి రూపాయలు అని అని